మా పలనాడు జిల్లాలో అయితే విద్యార్దులందరూ కూడా ఇప్పుడు కంప్యూటర్ కోర్సులే ఎక్కువుగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు కాలేజీలో కూడా టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు అనేవి ఇప్పుడు ఎక్కువుగా నేర్చుకుంటున్నారు ఎందుకంటే మనము ఏ చదువులు చదివినప్పటికీ టెక్నాలజీలో మనం మనకి తెలుసుంటేనే అవన్నీ మనకి ఉపయోగపడతాయి అని ఇప్పుడు విద్యార్ధులు గ్రహిస్తున్నారు ఇందులో డిగ్రీ కోర్సుల్లో అయితే బిఎస్సి అనేది ఎక్కువుగా తీసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఇందులో మ్యాథ్స్ అనేది ప్రతీ ఒక్కరికి ఉపయోగపడుతుంది అలాగే సిఇసి కూడ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇందులో ఉన్న అకౌంట్సు కంపెనీలో మనకి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయటానికి ఉపయోగపడుతుంది అని ఇలాంటివి తెలుసుకుంటున్నారు ముఖ్యంగా సైన్స్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే దినికి అవకాశాలు అనేవి ఇప్పటి కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయ్ గవర్నమెంట్ కూడా వీటిని ఎంకరేజ్ చేయు విధంగా కాలేజీలు కూడా టెక్నాలజీతో కూడినటువంటి మంచి పరికరాలు ల్యాబ్ సౌకర్యాలు కలుగచేయటం కూడ జరుగుతుంది